నేను నా జీవనోపాధి కోసం రాజానగరం అనే ప్రాంతంలో ఒక కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను నేను ఆ వృత్తి ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ కానిస్టేబుల్ అవ్వాలని ఎంతో ఆశగా ఉండేది దానికోసం నేను స్కూల్ చదువుకునే రోజులలో ఎన్సీసీలో పాటు ఎన్సీసీలో పాల్గొని దాంట్లో ఒక క్యాంప్ చేసి దాని యొక్క సర్టిఫికెట్ నేను సంపాదించి క్యాంప్లో నేను గన్ పేల్చడం ఇలాంటివి నాకు ఎంతో ఆశగా ఉండి కానిస్టేబుల్ అవ్వాలని నేను ఎంతో పోలీస్ అవ్వాలని ఎంతో ఆశగా ఉండేది దానికోసం నేను కొన్ని ఆటలు కూడా ఆడి పరుగుపందాలు వాలీబాల్ ఇలాంటి కొన్ని గేమ్స్ ఆడి వాటిలో కూడా ఎంతో నా బాడీని సమకూర్చుకుని నేను కానిస్టేబుల్ అవ్వడానికి ముందుకు వెళ్ళాను అలాగే నేను డిగ్రీ చదివే రోజులలో కూడా కొన్ని కొన్ని గేమ్స్ ఆడి అలాగే ఎన్సీసీలో కూడా ఇంకా పై స్థాయిలో బీసీ సర్టిఫికెట్లు కూడా సంపాదించి వాటి నుంచి నేను పోలీస్ అవ్వాలనే కోరికను నేను నెరవేర్చుకున్నాను తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పీజీలో ఒక ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది అక్కడ నా బాడీని నేను ఇంకా మార్చుకుని తలో దాంట్లో శిక్షణ పొంది కొన్ని విధాలుగా ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేను ఉద్యోగాన్ని సంపాదించాను నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఉద్యోగం పట్ల